మేడం రమ్యగారేనండి మేడం మీరిలా ద్రాక్షారావం వెళ్ళాలని చెప్పేసి మాములుగా ఇవి ఇంద కంపెనీకి వచ్చి అడిగారంటగా మేడం జెకె ట్రావెల్ ఏజెన్సీ జెకె ట్రావెల్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నామండీ అదే మేడం మీరు ఇలాగ ద్రాక్షారామం వెళ్ళాలి అని చెప్పేసి అడిగారంటకదండీ అది ఎంతవుతుంది ఏంటి ఓకే మేడం కానీ ఎంతమంది వెళ్తారండి ఆ ఓకే మేడం ఓకేనండి ఓకే మేడం అంటే మార్నింగ్ వెళ్ళినప్పుడు ఐదుగురు వెళ్తారు మేడం ఈవినింగ్ వచ్చినప్పుడు ఒకరు డ్రాప్ అయిపోతారు నలుగురు నలుగురు మాత్రం వస్తారండి ఓకే అంటే ఛార్జెస్ అవైలబుల్ పర్సన్ బట్టి తీసుకుంటున్నామండీ అంటే ఎంతమంది ఉన్నారో అంతమంది తీసుకుంటాము అవి వెళ్ళడానికి ఛార్జెస్ ఎంతవుతాయంటే మొత్తం పర్సన్కి ఎంత అవుతే అంత అవుతాయి అంతే మేడం మాములుగా అది వెళ్ళినప్పుడై వచ్చినప్పుడైతే మనిషి పెర్సన్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారో అంత మందికి మేము ఛార్జ్ చేస్తాం మేడం టూ ఫిఫ్టీ అవుతుంది మేడం పర్ హెడ్కి అంతే మేడం అం మేడం పర్ హెడ్ టూ ఫిఫ్టీ అంటే మాములుగా వెళ్ళి రావడానికి టూ ఫిఫ్టీ మేడం అంటే ఆ అంటే ఎయిటీ ఎయిటీ అలాగే ఓ పర్సనల్గా మీరు ది దిగిపోతారు కాబట్టి ఆ పర్సన్కు ఓన్లీ వన్ వన్ ట్వంటీ ఎంతో వేస్తాము అంతే ఛార్జ్ ఉండదండీ ఓకే మేడం ఓకే మేడం అదే మొత్తం పంపిస్తానండి ఓకే థాంక్యూ మేడం